ఆ గుడ్ మార్నింగ్ మేడం

మేడం అదేంటి మేడం ఎర్లీగా రమ్మంటున్నారు నా డ్యూటీ హావర్స్ కాకుండా మీరు ఎర్లీగా రమ్మంటే నేను ఎలా మేడం వచ్చేది అవున్ మేడం మీరు చెప్పింది నిజమే మేడం నేను రైస్ వండుకోవాలి బాక్స్ పెట్టుకోవాలి కర్రీ వండుకోవాలి అంటే నాకు కూడా చాలా టైమ్ పడుతుంది కదా మేడం మీరు ఎర్లీగా రమ్మంటే నేనెలాగా వచ్చేది మీరైన ఆలోచించండి మేడం అవును మేడం నిజమే కానీ మీరు నేను అవైలబిలిటీ లో ఉన్నానో లేనో కనుక్కొని పంపిస్తే బావుంటుంది మేడం ఇప్పుడు పంపిస్తే నేనే అవైలబిలిటీ ఇంటికి దగ్గరలో లేను మేడం నేను ఇంటికి చాలా ఇంటికి చాలా దూరంలో ఉన్నాను అవును మేడం నిజమే మేడం ఇప్పుడు నేను ఇంటికి దగ్గరలో లేను మేడం ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి రైస్ పెట్టుకోవాలి కర్రీ వండుకోవాలి తెచ్చుకోవాలి ఇంత బెగానైతే అవ్వదు మీరైన నా పరిస్థితిని అర్థం మేడం అయినా మేడం నేను ఇప్పుడూ ఇంటికి చాలా దూరంలో ఉన్నాను మేడం మీరు ఇంకెవరికైన మీరు ట్రై చేయగలుగుతారా నన్నే ఇప్పుడు అడుగుతున్నారు మేడం మీరు ముందుగానే ఫోన్ చేశారు అర్థమైంది మీ బాధ కూడా నాకంటే కూడా నా ప్రాబ్లమ్ కూడా మీరు అర్థం చేసుకుంటే కొంచెం బాగుండని నేను ఫీల్ అవుతున్న అనమాట మేడం మీరు అంత ఇబ్బంది పడకండి మేడం ఎలాగైన వస్తాలేండి నేనే వస్తాను వీలు చూసుకొని ఎలాగైన ముందు రావడానికి ట్రై చేస్తా మేడం ఆ పర్లేదు మేడం